హలో డాక్టర్గారేనా మాట్లాడేది ప్రసాద్ గారేనా ఇక్కడ ఒక గుంటలో బోరులో పడిపోయాడండి ఒక అతను అతను బాగా నీళ్ళు తాగేశాడు కొక్ లైన్ బాగా తవ్వటం వల్ల అతను ఎక్కువగా లోతుకు వెళ్ళిపోయి నీళ్ళు తాగేస్తున్నాడు మీరు ఏమైనా రాగలరా మేమేమి ఈలోపు ఏమైన్నా చేయగలమా అతన్ని ఏం చేయగలితే తన ప్రాణాన్ని రక్షించగలము మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలరా ఈ లోపు మేం చేస్తాము తప్పుకోకుండానండి తన ఛాతి మీద చేతులేసి నొక్కితే వాటర్ బయటికి వస్తాయా సరేనండి తప్పకుండా చేస్తాం మీరు తొందరగా రాగలరా ప్రయత్నించండి మేం పలాన చోటన ఉన్నాం